హలో

బుక్ చేసి కూడా టూ హావర్స్ అయ్యింది సార్ వస్తామంటే ఈ టైంకి వస్తామని డ్రైవర్కి కాల్ చేస్తే ఆలస్యం ఎందుకయ్యింది కనీసం చెప్పలేదు చెప్పండి ఎన్ని గంటలకు వస్తారు కరెక్ట్గా చాలా సేపటి నుంచి ఇక్కడ నిలబడుకోని ఉన్నాము హాఫ్ ఆన్ అవర్ పైన నుంచి వన్ హావర్ బ్యాక్ బుక్ చే ఒక గంట ముందు బుక్ చేసి అర్ద గంటగా నిలబడుకోని ఉంటే మీరు కనీసం రాలేదు చేసి ఇంత లేట్ అవుతుంది అని చెప్పలేదు ఎట్లా ఇట్లా కస్టమర్స్ని ఇలా చేస్తే ఎలా చెప్పండి ఉండే విషయం కరెక్ట్గా చెప్పండి